తెలుగు మాట్లాడే వ్యక్తులు ఇ ఇతరులు ఇతరులు భాషతో మాట్లాడాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకు అది నేర్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తెలుగు నుంచి వేరే భాషన్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడాలనుకుంటే చాలా నేర్పొ నేర్పుగా ఉండాలి అక్కడ చదువుతూ ఉండాలి అప్పుడు తెలుగు నుంచి ఇతర వ్యక్తులు మాట్లాడానికి చాలా సులువవుతుంది ఇతర భాష మాట్లాడాలంటే భాష నేర్చుకోవడం చాలా ముఖ్యం ఈ భాషలు మా నేర్చుకోవడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇక్కడ చాలామంది జనాలు ఇతర భాషతో మట్లాడాలంటే తెలుగు నుంచి ఇతర భాషతో మట్లాడాలంటే చాలా ముఖ్యంగా తెలివిగా మట్లాడాలి చదువు రాని వారు కూడా ఇతర భాషలో మట్లాడుతుంటారు అందుకని చదువు రాని వారు కూడా తెలివిగా మాట్లాడి నేర్చుకుంటూ ఉంటారు ఏకాగ్రత చాలా ముఖ్యం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మట్లాడాలంటే ఈ తెలుగు వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇతర భాషలు మట్లాడాలంటే హిందీ గురించి అక్షరాలు వాక్యాలు అన్నీ నేర్చుకుని ఉండాలి అప్పుడు ఇతర భాషల గురించి చాలా బాగుంటుంది తెలుగు మాట్లాడాలను వారు ఇతర భాషతో మట్లాడాలన్నప్పుడు దానికి దానికి పోలుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇది ఏ సందర్భం ఏం మాట్లాడాలనేది తెలుగు నుంచి హిందీకి ఇంగ్లీష్కి మట్లాడాలన్నప్పుడు భాష చాలా అద్భుతంగా మాట్లాడాలి అప్పుడే అర్థవంతంగా ఉంటుంది ఈ భాషలు మాట్లాడుకోవడానికి ఇంకా ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మట్లాడాలనుకుంటే ఒక గురువు అవసరం ఈ గురువు చెప్పింది గ్రామర్ పాయింట్లు కానీ అక్కడ మంచి వాక్యాలు కానీ ఉదాహరణ అన్నీ ఇస్తూ ఉంటారు అందుకని గురువు దెగ్గర నేర్చుకుంటే అన్నీ తప్పులు లేకుండా ఇతర భాష కూడా మాట్లాడవచ్చు ఇవి చాలా ముఖ్యమైనవి